విద్య విద్య అనేది బ్రతకటానికి వంద మార్గాల్లో ప్రథమమైన మార్గము గౌరవవైన మార్గము తెలివితేటలకు సాము దానిలో భవిష్యత్తుని మనం వెతుకుంటాము విధ్యలో రాణించడానికి ఆర్థిక స్థితి అడ్డంగా ఎందుకు వస్తుంది అంటే పూర్వం గవర్నమెంట్ తరఫున పాఠశాలలు ఉండేవి ఎక్కడో అక్కడ కొద్దిగా కార్పొరేటు ప్రైవేటు కాన్వెంట్ లాగా ఆ మిషనరీలు స్టార్ట్ చేయటం జరిగింది అప్పుడు కూడా వారు ఉచితంగానే విధ్య చెప్పేవారు ఇప్పుడు రాను రాను ఏమైందంటే ఒక విధంగా చూస్తే గవర్నమెంట్ పాఠశాలలో విద్యాబోధన తగ్గింది పిల్లవాడ మీద శ్రద్ధ తక్కువై చాలామంది వరకు ఫెయిల్ అయిపోతున్నారు అదేవిధంగా కార్పొరేట్ స్థాయిలో పెట్టిన పాఠశాలలు చూస్తే ప్రతి ఒక్క పిల్లాడి మీద శ్రద్ధ వహించటం వాడు వెనకబడిపోయి ఉంటే వాడిని ఎలా పైకి తేవాలో ఆలోచించటం వంటివి కార్పొరేట్ పాఠశాలలో మనం చూస్తున్నాం తరచుగా ఈ పద్ధతి ప్రత్యేక శ్రద్ధ అనేది గౌరమెంట్ క పాఠశాలలో ఉండన్నందువల్ల అందరూ కార్పొరేట్ వైపు మొగ్గు చూపుతున్నారు కార్పొరేటర్ అంటే ఒకప్పుడు ఏదో అంతో కొంతో తీసుకొని చదవు చెప్పేవారు ఇప్పుడు అలా కాదు వేలకు వేలు ఫీజులు కట్టలేకపోతున్నారు ఉన్నవారు ఎలాగో కడతారు లేనివారు ఆర్థికంగా ఇబ్బంది పడటం ఇంట్లో పేదరికం ఏమన్నా ఉండటం చేతి పనులు చేసుకునే వాళ్ళు ఇలా పుస్తకాలు యూనిఫారం బూట్లు టై ఇలా కొంతవరకు ఖర్చుతో కూడుకున్నది చదువుకో నే పిల్లలకు ఇది ఫీజు కట్టలేక పోవటం ద్వారా వాళ్ళు కార్పొరేట్ స్థాయిలో చదవలేరు ఇటు గౌరమెంటు స్కూళ్ళకి వెళ్ళి అక్కడ వారికి సరైన బోధన లేక సరైన శ్రద్ధ లేక పిల్లవాడి జీవితం నాశనం అయిపోతుంది అందువల్ల తల్లిదండ్రులుకు కార్పొరేట్ విద్య అనేది ఈరోజు ఒక పెద్ద సమస్య అందువల్ల ఆర్థిక పరిస్థితి వీళ్ళది మెరుగ్గా ఉంటే చదవగలరు లేపోతే పిల్లవాడు జీవితం అర్ధాంతరంగా చదువు లేక అటు వెళ్ళ లేక ని నట్ట నడిలో ఏమంటారు నిట్ట నదిలో మునిగిపోయినట్టే